నేను కాలేజీ చదివే రోజుల్లో బైక్ రేస్లో పాల్గొన్నాను అది నాకు చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించింది నేను నా ఫ్రెండ్స్తో ఈ బైక్ రేస్తో పాల్గొన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంది అటువంటి రోజులు మళ్ళీ రావు అది నాకు చాలా ఆనందంగా ఉంది